మా పెరట్లో లేదా తోటలోకి పక్షులను ఆకర్షించడానికి మేము మా తోటలో జామ మొక్కలను మరియు మామిడి మొక్కలను మరియు అవి తినే చిన్నచిన్న ఆహార విందులను మేము వాటి కోసం ఏర్పాటు చేశాము వాటి కోసం తాగడానికి నీరు కూడా వాటికోసం పెట్టాము అవి తాగి మంచిగా మళ్ళీ అవి అరిగించుకున్న తర్వాత మళ్ళీ మా ఇంటికి రావడానికి మేము వాటి కోసం మంచిగా జామ జామకాయలను మామిడికాయలను వాటికోసం అక్కడ కోసి గింజలను అవి కూడా వాటి కోసం ఏర్పాటు చేశాము వాటి ఆహారం కోసం మేము వాటి కోసం ఒక గూటి లాంటిది కూడా తయారుచేసి వాటి కోసం అక్కడ ఏర్పాటు చేశాము అవి మళ్ళీ వచ్చి ఆహారం అవి తీసుకుని నీళ్ళవి త్రాగి అక్కడి నుంచి వెళ్ళడానికి మేము వాటికి ఎంతో సహాయం కారంగా ఉన్నాము మేము వాటిని మళ్ళీ మళ్లీ ఆకర్షించేందుకు ఇంకా అవి తినే పండ్లను చెట్లను పెంచడానికి కూడా మాకు అందుబాటులో ఉన్న అందుబాటులో ఉన్న వాటి యొక్క ఇళ్ళ గురించి తెలుసుకోవడానికి మేము ఎంతో ఆకర్షితులమై ఉన్నాము వాటి కోసం మేము నీరు అవి పెట్టడమే కాకుండా వాటికి మంచిగా ఆహారం కూడా ఏర్పాటు చేయడానికి మాకు ఎంతో సంతోషకరం గాను ఆనందకరం గాను ఉంది